బ్యూటీ పార్లరా మేడం రేపూ మేకప్ ఎవ వేయడానికి మీరు వస్తారా మేడం రేపు ఓకే మ్యామ్ రేపు ఏం ఏం యూజ్ చేస్తారు మేడం మీరు కాస్మొటిక్స్ ఆహా అంటే మేము ఏమైనా ప్రోడక్ట్స్ వేరేవి వేరేవి వాడితే ఫేస్ ఇట్లా గ్లో పోతుంది కదా అని ఒకటే పాండ్స్ ఇవి ఇలాంటివి వాడి తెస్తారా మీరు క్వాలిటీ బాగుంటాయా హెయిర్స్టైల్ వేసారా ఆహా మెహందీ మెహందీ పెడతాను ఈ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్కి ఎంత అవుతుంది మేడం మీరు చెప్తారా మనీ ఎంత అవుతుందో వేయడానికి సిక్స్ థౌజనా కానీ లుక్ బాగా రావాలి మేడం రేపు హెవీగా రెడీ అవ్వాలి ఫంక్షన్ గ్రాండ్ ఫంక్షన్ ఉంది ఎప్పుడు రేపు మార్నింగ్కి వస్తారా టెన్ థర్టీకి అట్లా అదే ఎండకి ఇలా ఎండ బాగా వస్తుంది కదా కొంచెం కూల్గా ఉండే మేకప్ అలాంటివి ఇట్లా ఫేస్ పైనా పింపుల్స్ ఎక్కువగా ఉన్నాయి వాటిని కవర్ చేయగలుగుతారా సరే మ్యామ్ రేపు కాల్ చేస్తాను మీకు రేపు రేపు టెన్ థర్టీ వరకు రండి మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్